శారీరక వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చాలా దోహదపడుతుంది వ్యాయామాలు మన శరీరం మనసు రెండింటికీ ఆరోగ్యాన్ని అందిస్తాయి అవి మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి పెద్దలు మరియు పిల్లల జ్ఞాపక శక్తి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది